రైట్ చిన్న పిల్లలు వినోదం కోసం ఏమి చేస్తారంటే లైక్ జీరో టు టెన్ ఇయర్స్ వరకైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేసేదెందుకోసమంటే ఆడుకోవడం మెయిన్ థింగ్ ఆడుకోవడం బయట విలేజేస్లో అయితే బాగా స్కూల్లో గ్రౌండ్లు ఉంటాయి ఖాళీ సమయంలో సమ్మర్ హాలిడేస్లో కానివ్వండి స్కూల్ చదివేటపుడు కానివ్వండి హాలిడేస్లో బయటకొచ్చి ఫ్రీగా ఆడుకుంటారు క్రికెట్ కబడ్డీ ఖోఖో లైక్ సమ్థింగ్ ఎక్స్ఎట్రా ఇలాంటి గేమ్స్ ఆడడం వాళ్ళకు చాలా చాలా చాలా ఎంజాయ్మెంట్ ఇస్తాయి అదొక్కటని కాకుండా ఆళ్ళు కార్టూన్స్ చూడటం అండ్ ఫోన్ యూజ్ చేయడం ఈ మధ్యకాలంలో ఫోన్ యూజ్ చేయడం కూడా పిల్లలకు చాలా ఎనర్జీ ఇస్తుంది అదేందో అర్థంగావట్లే కాని ఇంకా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తిరగడం బా వాళ్ళ మమ్మీ డాడీని కొంచెం సతాయించడం లైక్ కొన్ని సమ్టైమ్స్ పిల్లలకు ఎక్కువగా ఖాళీ టైమ్లో వినోదం కోసం ఏం చేస్తారంటే బాగా క్రికెట్ ఆడతారు అంతే క్రికెట్ లైక్ క్రికెట్ అనే ఒక గేమ్ కాదు కాని గేమ్సే గేమ్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు గేమ్స్ ఎక్కువ ఆడతారు వాళ్ళు దుమ్ము చూడరు దూలి చూడరు లైక్ వాళ్ళు ఇంటికెళ్ళినా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడి కొడతారు అని తెలిసి కూడా వినోదం క్రికెట్ ఆడతారు అండ్ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని అండ్ షాప్కి వెళ్ళి చాక్లెట్స్ తీసుకోవడం అండ్ వాళ్ళకు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తిరగడం ఊరంతా తిరగడం ఎండలో తిరగడం వర్షంలో నానతరు కొంతమది పిల్లలు వాళ్ళ మమ్మీ డాడీ మాట వినకుండా వాళ్ళకు నచ్చిన పని చేస్తారు అండ్ ఇంకొందరు ఏం చేస్తారంటే కొంచెం కొంచెం మంచి వ్యక్తులు ఏం చేస్తారంటే మమ్మీ డాడీలు చెప్పినట్లు వింటారు వాళ్ళకదే సంతోషం అండ్ ఇంకా కొందరు ఏమి చేస్తారంటే వినోదం కోసం వాళ్ళ నాన్నమ్మనో లేదా తాతయ్యనో వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేస్తారు వాళ్ళకు అది కొంచెం వినోదాన్నిస్తుంది అండ్ ఆల్మోస్ట్ అందరు బాగా బయట బాగా గ్రౌండ్లల్లో ఆడుకోవడం టాయ్స్ బొమ్మలతో ఎంజాయ్ చేయడం అండ్ సమ్ అంతే ఇంక